నాకు ఇష్టమైన క్రీడ చాలా ఉన్నాయి దాంట్లో బ్యాడ్మింటన్ ఒకటి క్రికెట్ ఒకటి కబడ్డీ బాస్కెట్బాల్ ఆడతా ఉంటాం నాకు బాగా ఇష్టమైన గేమ్ ఎక్కువగా నేను ఆడేది క్రికెట్ ఆడుతూ ఉంటాను ఆ క్రికెట్ కొన్ని నియమాల గురించి మనం చెప్పుకుందాము ఆ క్రికెట్లో ఆడేటప్పుడు దాంట్లో కొన్ని నియమాలు ఉంటాయి ఇలాంటి పదకొండు మంది ఆడాలి ఇటు వైపు పదకొండు మంది అటు వైపు పదకొండు మంది ఆడాలి ఆడే విధానం ఒక ఇరవై ఓవర్లు మ్యాచ్ ఆడితే ఇరవై ఓవర్లు ఒక ఓవర్కి వచ్చి ఆరు ఆరు ఆరు బాళ్ళు ఉంటాయి ఆరు బాళ్లు వేసేటప్పుడు దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి వైడ్ బాల్ వేస్తే అది చెల్లదు నో బాల్ వేసినా అది చెల్లదు ఆరు బాళ్ళు కూడా అంపైర్ ఏదైతే నిర్ణయం చేసాడో దాని పైనే ఉంటుంది మ్యాచ్ అంతా ఆ క్రీడంతా ఆడేటప్పుడు ఇరువైపుల పదకొండు మంది పదకొండు మంది తీసుకున్నపుడు వాళ్ళు మ్యాచ్ని ఎలా ఆడాలంటే అంపైర్ ఏది చెప్పినప్పుడు దాన్ని ఆ అంపైర్ మాట వినాలి ఫస్ట్ అంపైర్ మాట బట్టే మ్యాచ్ అంత జరుగుతుంది ఇరువైపుల నుంచి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంపైర్ నిర్ణయమే అంపైర్ ఏదైతే చెబుతాడో అదే తీర్మాణాన్ని అది ఏదైతే చెబుతాడో దానిపైనే కట్టుబడి ఉంటుంది ఆడేటప్పుడు మ్యాచ్ ఎలా ఎలా గెలవ గెలవడానికి ఎలా ఆడాలంటే ఒకవేళ మేము టాస్ గెలిస్తే ఆ టాస్ గెలిచినప్పుడు మేము ఒకవేళ బౌలింగ్ ఎంచుకుంటే కనుక బౌలింగ్ వేసేటప్పుడు ఒక మంచి బౌలరుని ఫాస్ట్గా వేయగల ఒక మంచి బౌలరుని ఎంచుకొని ఆ బౌలరుతో వేయిస్తాము తక్కువ స్కోరుతో వాళ్ళని వికెట్లన్నీ తీసేసి వాళ్ళని తక్కువ స్కోర్లోనే అవుట్ చేసి అప్పుడు ఎవరైతే మంచి బ్యాట్స్మన్ మాకు అయితే ఉన్నారో వాళ్ళని దింపి వాళ్ళచేత ఆడిస్తూ ఉంటాము ఒకవేళ మేము టాస్ ఓడిపోతే కనుక ఒకవేళ మేము బ్యాటింగ్ తీసుకోవాల్సి వస్తే కనుక అప్పుడు నేను మంచి బ్యాట్స్మెన్ని దింపి మంచిగా ఆడేవాళ్ళని ఫా మొదట వాళ్ళని దింపి మంచి స్కోర్ బాగా టార్గెట్ ఎక్కువ టార్గెట్ ఇచ్చేలాగా ఆడించి ఆ స్కోర్ని బట్టి మేము మ్యాచ్ అంతటిని ఎలా ఆడాలి మొత్తం అంతా దాని గురించి ముందే మేము మాట్లాడుకొని దాని ప్రకారంగా ఎలా అవతలి వ్యక్తిలో ఏం లోపాలున్నాయి వాళ్ళ బౌలింగుని బట్టి తరువాత ఆడేవాళ్ళని వన్ బై వన్ మంచి బ్యాట్స్మెన్ అందరిని ఆడించి ఆ తరువాత మ్యాచ్ మ్యాచ్ అంతటిని గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాము